ఇది మీ ఫుడ్ ఆర్డర్ వక్కాలనుంటు అదే మీ దగ్గర వెరైటీస్ అయినవి ఉన్నాయి అట్లా ఓకే ఓకే ఓకే డె డెలివరీ చేస్తారు కదా ఏ ఎంత టైం అది ఎంత టైంలోకి చేస్తారు నార్మల్గా ఓకే ఏమైన్నా బ్రాంచెస్ ఉన్నాయా లేకపోతే మీది ఒకటైనా ఒకటనా ఓకే ఏమన్నా ప్రైజెస్ గానీ ఆఫర్స్ గానీ ఏమన్నాన్నా స్పెషల్గా ఏమన్నా దోసం మీద ఉందా అంటే ఎట్లా ఎంత పర్సెంటేజ్ ఉంది ఆఫర్ ఎన్న ఏమన్నా ఎక్కువ తీసుకోవాలా హ ఇట్లా ఫ్యామిలీ ప్యాక్లా ఏమన్నా తీసుకుంటేమన్నా ఆఫర్ లేదా బిర్యానీ కాదు మామూలు ఇట్లా ఫ్యామిలీ అందరూ తీసుకుంటే ఇట్లా ఏమైన్నా ఆఫర్ ఏమై ఉందా అది

ఆహా ఓకే వన్ వన్ ప్లేట్ ఫ్రీ టోటల్గా కష్న్ డలివర ఆప్ష ఉందినా ఓకే అదే మేము ఆర్డర్ చేయాలనుకుంటున్నాం మామూలుగా ఈరోజు

ఆములుగా పెెరట్టు ఉదా మీ దగ్ర ఒకటి ఆనిపిస్తార ఒకట ఒకటి ఒక మూడు దోషాలు వన్ వన్ ప్లేట్ ఇడ్లీ ఇక్కడ పంచా గట సెంటర్ సెంట్రల్ ఉంది కదా సెంట్రల్ బ్యాక్ సైడ్ వస్తే ఇకర్ ఫైైనన్స్ ఓకే థ్యాంక్్యూ